నేను రెండు రోజుల క్రిందట ఒక స్కూల్ బ్యాగ్ కొన్నాను అది చాలా బాగుంది అది అందుబాటు ధరలో దొరికింది దాన్ని చాలా అందంగా రూపొందించారు అది చాలా నాకు నచ్చింది ఆ బ్యాగ్ యొక్క జిప్పులు కూడా చాలా సౌకర్యంగా కానీ ఉన్నాయి నాకు ఆ బ్యాగు చాలా నచ్చింది అది స్కూల్కి వేసుకొని వెళితే చాలా కంఫర్ట్గా ఉంది దాంట్లో ఎక్కువ స్పేస్ బుక్కులు పెట్టుకోవడానికి బాగుంది ఆ బ్యాగు మనకి అందుబాటులో అందుబాటు ధరలో దొరుక్ దొరికింది